భారతీయ సంస్కృతి చాలా పురాతనమైనది ఇంకా విభిన్నమైనది అనేక రకాల కళలు చేతి పనులు ఈ కళలు ఇంకా చేతి పనులు ప్రతి భారతీయ రాష్ట్రం మరియు ప్రాంతానికి ప్రత్యేకమైనవి అవి ఆయా ప్రాంతాల సంస్కృతి మరియు చరిత్రను ప్రతిబింబిస్తాయి భారతదేశంలో చిత్రలేఖనం ఒక పురాతన కళ భారతీయ చిత్రలేఖనం అనేక శైలులను కలిగి ఉంది వీటిలో రాజస్థాన్ చిత్రలేఖనం మధురా చిత్రలేఖనం ఉన్నాయి భారతదేశంలో శిల్పం కూడా ఒక పురాతనమైన కళ భారతీయ శిల్పం అనేక రకాల పదార్థాలతో ఉంటుంది వీటిలో రాయి మట్టి మరియు లోహం కలిగి ఉంటుంది భారతదేశంలో సంగీతం ఒక ముఖ్యమైన భాగం భారతీయ సంగీతం అనేక శైలులను కలిగి ఉంది హిందుస్తానీ సంగీతం కర్ణాటక సంగీతం ఇలాంటివి అన్నీ ఉంటాయి భారతదేశంలో నృత్యం కూడా ఒక ముఖ్యమైన భాగం భారతీయ నృత్యం అనేక శైలులను కలిగి ఉంటుంది వీటిలో భరతనాట్యం కథాకళి ఒడిస్సి ఇలాంటివి ఎన్నో నృత్య కళలు ఉంటాయి మనము చేతి పనులు చూస్తే కనుక భారతదేశంలో సిల్క్ తయారి చాలా ప్రసిద్ధి చెందింది ఇప్పుడు భారతీయ సిల్క్ అత్యంత విలువైన మరియు అందమైన శిల్పంగా ఉంటుంది చి భారతదేశంలో ఒక సాంప్రదాయ దుస్తులు ఏంటంటే చీరలు చీరలు అనేక రకాల రంగులతో అనేక పదార్థాలతో ఉంటుంది భారతదేశంలో జుట్టు కత్తిరింపు కూడా ఒక కళ భారతీయ జుట్టు కత్తిరింపు శైలులు అనేక రకాల రంగులు మరియు నమూనాలను కలిగి ఉంటాయి భారతదేశంలో లెదర్ వర్క్ ఒక సాంప్రదాయ కళ భారతీయ లెదర్ వర్క్ అనేక రకాల ఉత్పత్తులను కలిగి ఉంటాయి వీటిలో బూట్లు బ్యాగులు ఇంకా అలాంటివి ఎన్నో సాధనాలుగా ఉన్నాయి ఈ కలలు ఇంకా చేతి పనులు భారతీయ సంస్కృతి యొక్క ముఖ్యమైన భాగం